రూపణా స్పా అండ్ మసాజ్ అండి నేను ఆ బాలాజీ తిరుపతికి టూరిస్ట్గా వచ్చి ఉన్నానండి రెండు దినాలకు నాకు స్పా అండ్ మసాజ్ గురించి కొంచెం చెప్తారా సరే అండి సరే అండి నాకు అమౌంట్ మాత్రం కొంచెం చెప్తారా

ఓకే అండి ఓకే అండి నాకు ఇంకా క్లారిటీ కావాలండి నేను డైరెక్ట్గా క్లి షో క్లినిక్కి వస్తాను మీరు నాకు బ్రీఫ్గా ఎక్స్ప్లయిన్ చెయ్యండి ఓపెనింగ్ టైమ్ చెప్తారా క్లినిక్ ఓపెనింగ్ టైమ్ ఓకే అండి ఓకే అండి ఇదేనండి నా నంబరు ఏవండీ ఓకే అండి ఓకే అండి ఓకే అండి